నమస్కారమండి ఉపాధ్యాయుల వారు ఆ నేను నేను మహేష్ వాళ్ళ నాన్నగారిని మాట్లాడుతున్నాను ఆ అదే మా మహేషూ ఉంటున్నాడు కదండీ ఎయిట్త్ క్లాసు చదువుతున్నాడండి మా అబ్బాయి అదే ఎయిట్త్ సీ సెక్షన్ అండి ఆ లేదండి మేము ఐదు రోజులు వారం రోజులకి తీర్థయాత్రలకి వెళ్తున్నాం అమరనాథ కాశీ ఇలాగ ఫ్యామిలీ మొత్తం వెళ్ళడానికి అనుకున్నాం నేను అబ్బాయిని అడిగాను అబ్బాయిని అడిగితే స్కూల్కి వచ్చి మాట్లాడాలి ప్రిన్సిపల్ సార్తో అని అన్నాడు లేదండి ముందు మీతో మాట్లాడమన్నారు వచ్చానన్నమాట ఏంటి ప్రొసీజరు ఎలాగ ఎంటి అని మాట్లాడడం కోసం అవునండి చెప్పాడండి అబ్బాయి సెకండ్ యునిట్ వస్తుంది కానీ ఇప్పుడు ఇది మొక్కు అన్నమాట అండి మొక్కు ఎప్పటినుంచో ఉండిపోయింది మరి ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం వెళ్ళాలని అనుకున్నది అంటే ఇప్పుడు ఈ మొక్కునేది ఎలాగ ఇప్పుడు సీజన్ ఉంటుంది కదండీ ఈరోజుల్లోనే వెళ్ళాలని అందుకనండి అబ్బాయనైతే నేను చదివిస్తానండి నేను సపరేట్గా క్లాసెస్ అవి తీసుకుని నేను ఆ సిలబస్ ఏమున్నది కొంచెం మీరు కూడా హెల్ప్ చేస్తే అబాయ్కి

అలా అయితే పర్లేదండి అలా అయితే నేను చదివిస్తాను దగ్గర ఉండి అన్ని క్వశ్చన్లు ఏమోస్తాయో కొంచెం చెప్తే ఇప్పుడు లెటర్ రాస్తానండి ఇప్పుడు క్లాసు సార్ అని ఎదో అన్నారు ఆయన్ని ఏమైనా కలవాలా ఓకే అండి సరే అండి ఇప్పుడు ఈ పేపర్ అది రాస్తున్నాను ఈ ఒక సారి ఇది చూడండి ఇప్పుడు ఇలాగ స్ట్రక్చర్ వచ్చి పైన పేరునూ ఇక్కడ డేటు మీకు టు ఫ్రమ్ అని పెట్టి మెట్టరు రాశి అబ్బాయ్ సంతకం నా సంతకం కావాలంటారా సరే ఎయిత్ సి ఎక్కడ ఉంటుందండి క్లాసు రూము రూమ్ నంబర్ సరే అయితే లెటర్ ఎత్తుకుని వస్తాను ఉంటానండి